ఖగోళ సంబంధమైన విషయాలు చూడ్డం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నేను స్వయంగా అనేక గ్రహాలు మరియు తోకచుక్కలను చూసాను నాకు వాటిలో అత్యంత ఆకర్షణీయమైన విషయం వాటి అద్భుతమైన సౌందర్యం గ్రహణాలు మరియు తోక చుక్కలు ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టులు మరియు అవి నాకు విశ్వం యొక్క అపారమైన స్థలం మరియు దానిలోని అపారమైనటువంటి అనుభవాలను ఆశ్చర్యం కలిగిస్తుంది ఒకసారి నేను పూర్తి సూర్యగ్రహణాన్ని చూసాను ఇది నా జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి సూర్యుడు చంద్రుని ద్వారా మూసివేయబడినప్పుడు ఆకాశం ఒక విచిత్రమైన ఎరుపు రంగును పొందింది నేను ఎప్పటికీ మర్చిపోనంత అద్భుతమైన దృశ్యం అది మరొకసారి నేను ఒక తోక చుక్కను చూసాను అది చాలా పెద్దదిగా మరియు ప్రకాశవంతంగా ఉంది అది ఆకాశంలో ఒక స్పష్టమైన బిందువుగా కనిపించింది నేను తోక చుక్కలు యొక్క అపారమైన పరిమాణం చూసి దూరం గురించి ఆశ్చర్యపోయాను ఖగోళ సంబంధమైన విషయాలు చూడ్డం నాకు శాంతి మరియు ప్రశాంతతను కూడా అందిస్తుంది ఇవి నాకు విశ్వం యొక్క అందం మరియు అద్భుతం గురించి ఆలోచించే అవకాశాన్ని ఇస్తాయ్